అయ్యో నా పాన్ కార్డ్ అంతా తడిసిపోయిందే మీసేవ కాడికి పోవాలి అయితే ఆకే మీసేవ కాడికి పోయినంక అన్నా నా పాన్ కార్డ్ తడిసిపోయింది ఇది చేస్తారా లేకపోతే దీన్ని ఎట్లా అని అంటే ఇదిప్పుడు దీన్నే రిటర్న్గా చేస్తారా లేకపోతే వీటి కోసం ఏమన్నా ప్రూఫులు కావాలా అన్నా కొత్త ప్రూఫులు తీసుకురావాల్నా ఏమేమి అవసరం పడుతాయి అన్నా ఓకే ఆధార్ కార్డు అకౌంటు పాస్ఫోటో అవునా అన్న సరే అన్నా నేను తీసుకొస్తాను తీసుకొస్తాను తీసుకోచ్చినా ఇవన్నీ మీకు సబ్మిట్ చేస్తున్నా అన్నా ఓకే నాకు ఇది మళ్ళీ చేసి ఇవ్వండి అన్న కొత్తగా ప్లీస్ ఓకే అన్నా థ్యాంక్ యు